నా ఊరిలో పిల్లలను పోలియో నుంచి రక్షించడానికి మరి ఎటువంటి కార్యక్రమాలు మేం ఏర్పాటు చేసామంటే నిజంగా మరి ఇప్పుడు మనం చూస్తుంటే పిల్లల్లో చాలా మరి పోషకాలనేవి చాలా తక్కువగా ఉన్నాయి మరి ఆ పోషకాలన్నీ కూడా వారికి అందించడానికి మరి ఉదయాన్నే పాలని గుడ్డని ఈ విధంగా అందజేస్తూ ఉన్నాము అలాగే ఊర్లో పిల్లలను పోలియో నుండి రక్షించడానికి అత్యంత ప్రాముఖ్యమైన మార్గం పోలియో టీకాలు వేయించడం ప్రభుత్వం ద్వారా నిర్వహించబడే జాతీయ టీకా కార్యక్రమం ద్వారా మరి అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలందరికీ ఐదు డోసుల పోలియో టీకాలు ఉచితంగా అందించబడుతున్నాయి ఈ టీకాలు చాలా సురక్షితమైనవి మరియు ప్రభావవంతమైనవి పిల్లలను పోలియో నుండి రక్షించడంలో చాలా సమర్థవంతంగా ఉంటాయి అలాగే అవగాహన కార్యక్రమాలు చేపించడానికి పోలియో టీకాల ప్రాముఖ్యత గురించి ప్రాముఖ్యత గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఊర్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమాల ద్వారా టీకాల యొక్క ప్రయోజనాలు టీకాలు వేయించకపోతే వచ్చే నష్టం గురించి ప్రమాదాల గురించి ప్రజలకు వివరించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల ద్వారా పిల్లలందరికీ టీకాలు వేయించడానికి ప్రజలను మరి ప్రోత్సహించడం కూడా జరుగుతుంది ముఖ్యంగా ఇందులో ఆరోగ్య సిబ్బంది పాత్ర చాలా గొప్పగా ఉంటుంది ఊర్లోనే ఆరోగ్య సిబ్బంది పోలియో టీకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడంలో చాలా ముఖ్యపాత్ర పోషిస్తున్నారు మరి వారి పాత్ర గురించి చెప్పాలంటే వారు టీకాల గురించి ప్రజలకు సమాచారం అందిస్తారు టీకాల లభ్యత గురించి వారికి తెలియజేస్తారు అలాగే టీకాల గురించి ఎంతైనా ఏదన్నా సందేహాలుంటే వాటిని ఎంతో స్పష్టంగా వివరించి మరి వారి పిల్లల యొక్క తల్లిదండ్రులకు తెలియజేస్తూ ఉంటున్నారు అలాగే ఇంక ఇతర కార్యక్రమాలు ఇతర చర్యలు ఏంటంటే పిల్లలను పోషకాహారం నుంచి పోషకాహార లోపం నుంచి రక్షించడానికి ఊర్లో పోషకాహార కార్యక్రమాలు కూడా నిర్వహించు నిర్వహించబడుతున్నాయి పరిశుభ్రత పాటించడం మరి పరిసరాలను శుభ్రంగా ఉంచడం ఇవన్నీ కూడా వారు తల్లిదండ్రులకు గానీ పిల్లలకి గానీ తెలియజేయడంలో ఆరోగ్య సిబ్బంది ఎంతగానో కృషి చేస్తూ ఉన్నారు పోలియో వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రజలను ప్రోత్సహిస్తూ ఉన్నారు ఇక అలా చేసినప్పుడు ఫలితాలు కోసం మనం చూస్తే ఈ కృషి ఫలితంగా నా ఊర్లో పోలియో కేసులు చాలా తక్కువగా ఉన్నాయి పిల్లలందరూ టీకాలు వేయించుకుంటున్నారు మరియు పోలియో నుండి రక్షించబడుతున్నారు అలాగే మన బాధ్యతగా పోలియోను పూర్తిగా నిర్మూలించడానికి మనమందరం కలిసి పని చెయ్యాలి మన పిల్లలందరికీ టీకాలు వేయించుకోవడం ద్వారా మరి పోలియో నివారణ చర్యల గురించి అవగాహన కల్పించడం ద్వారా మనం మన పిల్లలను పోలియో నుండి రక్షించగలుగుతూ ఉంటాం అలాగే నా వంతుగా మరి మన వీధిలో ఉన్న వారికి మన చుట్టుపక్కల ఉన్న వారికి ఈ మార్చి నెల మూడో తారీఖున మరి పోలియో కార్యక్రమాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేసారు ఖచ్చితంగా ఈ విషయాలు వారందరికీ తెలియజేసి పోలియో చుక్కలు వేయించడానికి మరి మన బాధ్యతగా మన అందరం కూడా కలిసి పని చేద్దాం పోలియోని నిర్మూలన చేద్దాం